హలో సృజనా హాస్పటలేనా సార్ సార్ కొం సార్ కొంచెం బాగాలేదు సార్ స్టమక్ పెయినూ హెడ్డేకు వారం రోజుల నుంచి ఫీవర్ వస్తుంది సార్ అవును సార్ ఇంట్లో ఎవరు లేరు కొంచెం టెస్ట్ చెయ్యించుకోవడానికి కూడా ఎవరు లేరు సార్ ఇంట్లో బ్లడ్ టెస్ట్

ఇక్కడ ఇంటి దగ్గర క్లినిక్లాగుంటే చూపించాను సార్ చూపిస్తే చూపిస్తే వాళ్ళు రిపోర్ట్స్లో బాగానే ఉంది అని కోర్స్ రాసిచ్చారు సార్ వన్ వీకు అవి వేసుకున్నా తగ్గలేదు వాడాను సార్ అయినా ఏమి తగ్గలేదు ఓకే సార్

ఓకే సార్

మూడు ఏమైంది సార్ ఓకే సార్ ఇక్కడ చేస్తే వాళ్ళు బ్లడ్ పర్సెంటేజ్ కూడా చూసి కొంచెం తక్కువగా ఉందని చెప్పారు సార్ ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ ఫైవ్ అలా చెప్పారు సార్ అవి పాయింట్స్లో నాకూ తెలీదు సరి ఎయిట్ ఉందంటా సార్ ఓకే సార్

ఫీవర్ కొస్ ఫీవర్ కూడా వస్తుంది సార్ అంటే ఫీవర్ ఫీవర్ కూడా వస్తుంది సార్ ఫీవర్ అంటే ఒకవేళ స్టమక్ పెయిను ఫీవర్ అంటే ఏమైనా డెంగ్యూ చా

ఓకే సార్ ఓకే సార్ అంటే నెక్ పోయిన మంత్లో టైఫాయిడ్ వచ్చింది సార్ పత్యం చెయ్యమంటే నేను చెయ్యలేదు

ఓకే

ఓకే సార్ ఓకే సార్ నేను ఈవినింగ్ వస్తాను సార్

ఓకే సార్